నమస్కారం మేడం చెప్పండి మేడం అవును మేడం తప్పకుండా మేడం మీరు ఎలాంటి ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు అంటే నేను చెప్తాను కొన్ని ప్రదేశాలు అవి మీరు ఏమన్నదీ చెప్పండి అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని చెప్పండి అలాగే మేడం సరే మేడం అదే మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చూస్కుంటే అది చాలా ప్రసిద్ధి చెందింది చాలా ఆధ్యాత్మికంగా కూడా అందరు అక్కడికి వెళ్తూ ఉంటారు చాలా చోట్ల నుంచి అక్కడకి వస్తారు దేవస్థానం చూడటం కోసం అలాగే దాని పక్కన ఉన్న జూ పార్క్ చూడ్డానికి గట్రా చాలా చాలా ప్రదేశాల నుంచి వస్తారు అవన్నీ దగ్గర దగ్గర గానే ఉంటాయి అటు నుంచి కొంచెం ట్రావెల్ చేస్కుని వస్తే మనం విశాఖపట్నం చూసుకోవచ్చు అక్కడ సముద్ర తీరం ఉంటుంది అక్కడ అది అయిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే అరకు ఉంటుంది అరకులో ఫామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అరకు ప్రదేశంలోని అక్కడ కాఫీ గింజలు గట్రా పండిస్తారు సో అవన్నీ మీరు ముందుగా మీరు ఎప్పుడు వెళ్తారు ఏంటి అన్నది తెలిస్తే దాని బట్టి మీరు ఒక ప్లానింగ్ అన్నది వేసుకోవచ్చు అక్కడ ఉండడానికి తరవాత అక్కడ ఏయే ప్రదేశాలు చూడడానికి కార్లో గట్రా వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి వాటి అన్నిటికి కలిపి మీరు ఇంత అమౌంట్ అని చెప్పి కట్టేస్తే ముందుగానే వాళ్ళు మీకు అన్ని చూపిస్తారు ఇంకా మీ బాధ్యత అంత వాళ్లదే మేడం

మేమె చూస్తాం మేడం మీరు వచ్చేటప్పటికి వచ్చేయడానికి ఇక్కడ కొంచెం వాతావరణం గట్రా చాలా మంది చిన్న పిల్లలని గట్రా తీసుకుని వస్తారు కదా అంటే కుటుంబం అంటే చాలా వరకు పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు జలుబు అని లేకపోతే దగ్గు జ్వరం ఇలాంటి వాట్లికి కొంచెం మందులు తెలుసు తెచ్చుకోండి ఇక్కడ అంటే ఇన్ఫెక్షన్స్ చేయడం చాలా తక్కువ అస్సలు చెయ్యరు అందుకోసం అని చెప్పి మీరు టాబ్లెట్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకోండి చిన్న పిల్లలకి గట్రా అన్ని మీ దగ్గర ఉండడం మంచిది మళ్ళీ నీళ్ళు కూడా కొంచెం తేడాగా ఉంటాయి అంటే సముద్ర తీరం కదా అందుకని కొంచెం ఉప్పు వాటర్ గట్రా ఉంటాయి అనమాటా ఆంధ్రప్రదేశ్ వంటలు ఏంటి అన్ని చాలా బాగుంటాయి అసలు భోజనంకి అసలు ఎలాంటి లోటు ఉండదు మీరు చుసుకోనవసరం లేదు అసలు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి నచ్చే రీతిలో ఉంటాయి వంటలు ఏమంటారు

ఇంకా దగ్గరలోనే ఇంకా వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చూస్కోవాలంటే మన మారేడుమిల్లి రంపచోడవరం ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు చుడాలి కాని ఓపికగా అసలు

అవునవును మేడం అవును మీరు వస్తాం అంటే మేము వాటి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాం మేడం సరే మేడం అయితే మేడం